నమస్తేమ్మా చెప్పమ్మా ప్రాబ్లమ్ ఏంటమ్మా ఓకే అమ్మ ఒకసారి చెక్ చేస్తానమ్మా కొంచెం కూర్చోమ్మ రేపు రండమ్మా తీసుకోవాలమ్మా ఫస్ట్ మెడిసిన్ పెడుతున్నాము దాన్నీ ట్రై చెయి ఎలా ఉంటుంది చూసి దాన్ని బట్టి రేపు మనం పెట్టుకోండి చూద్దాం ఒకసారి ఓకే